మేము వరిని బాగా వేస్తాము ఎందుకంటే మా సైడు ఎక్కువగా నీళ్ళుంటాయి కాబట్టి మాకు వేరే పంటని వేసుకోలేము అన్నీ మడికట్లు ఉంటాయి పెద్ద చెరువులు వాగులు కుంటళ్ళాంటివి ఎక్కువగా ఉంటాయి కాబట్టి పొలంలో ఎప్పుడు నీళ్ళు నిండుకొని ఉంటాయి అందుకే వరి తప్ప వేరే పంటకి పనికిరావు అందుకే వరిని ఎక్కువగా వేస్తాము ఒక వే వరి చేతికి రాగానే భూమిని పుతం చేసి మళ్ళీ వరికి తూకం వేసుకుంటాము తూకం వేసుకున్న తర్వాత నాటుకి పీక్కొని నాటు వేస్తాము దాంట్లోనే తినడానికి మాత్రమే కొన్ని ఉంచుకుంటాము మిగతావి అమ్ముతాము ఎలాంటి రసాయనాలు మందులు లేకుండా పండిస్తాము కాబట్టి మాకు తెలిసిన వాళ్ళు తీసుకుంటారు చూసిన వాళ్ళు కూడా వచ్చి తీసుకుంటారు